అవును నేను యోగా క్లాసులకి వెళ్ళాను క్లాసులో అనుభవం ఇంట్లో మీ అంతట మీరు అభ్యాసం చేసుకోవడానికి చాలా విభిన్నంగా ఉంటుంది క్లాసులో మీరు ఒక అనుభవజ్ఞుడైన యోగా గురువు నుండి సూచనలు మరియు ధైర్యాన్ని పొందుతారు గురువు మీకు యోగా భంగిమలు ఎలా చేయాలో మరియు మీ శరీరాన్ని ఎలా సరిగ్గా ఉపయోగించాలో నేర్పుతారు వారు మీ శరీరాన్ని మరియు మనస్సును సులభంగా వెచ్చింపచేయడానికి మరియు యోగా భంగిమలను సరిగ్గా చేయడంలో మీకు సహాయపడటానికి కూడా మీకు సహాయం చేస్తారు ఇంట్లో మీరు మీ స్వత వేగంతో అభ్యాసం చేయవచ్చు మీరు మీకు సౌకర్యంగా ఉన్నప్పుడు మరియు మీరు ఏదైనా సందేహాలను కలిగి ఉంటే మీరు ఆన్లైన్లో వీడియోలను చూడవచ్చు లేదా పుస్తకాలు చదవవచ్చు క్లాసులో అభ్యాసం చేయడానికి కొన్ని ప్రయోజనాలు మీరు సరైనా భంగిమలను నేర్చుకోవచ్చు మరియు మీ శరీరాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోవచ్చు మీరు ఒక సమూహంలో ఉన్న భావాన్ని పొందవచ్చు మీరు మీ శరీరం మరియు మనసును మెరుగు పరచడానికి ఒక స్నేహితుడిని కనుగొనవచ్చు ఇంట్లో అభ్యాసం చేయడానికి కొన్ని ప్రయోజనాలు మీరు మీ స్వత వేగంతో అభ్యాసం చేయవచ్చు మీరు మీకు సౌకర్యముగా ఉన్నప్పుడు అభ్యాసం చేయవచ్చు మీరు మీకు ఇష్టమైన యోగా శైలిని ఎంచుకోవచ్చు నేను రెండు రకాల అభ్యాసాలను కూడా ఆనందిస్తాను క్లాసులో అభ్యాసం చేయడం ద్వారా నేను కొత్త భంగిమలు నేర్చుకోవచ్చు మరియు ఇతర యోగా అభ్యాసకులతో కనెక్ట్ అవ్వగలను ఇంట్లో అభ్యాసం చేయడం ద్వారా నేను నా స్వత వేగంతో అభ్యాసం చేయవచ్చు మరియు నాకు ఇష్టమైన యోగా శైలిని ఎంచుకున్నాను